తూర్పుగోదావరి జిల్లా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా రాజమహేంద్రవరం దీని ముఖ్య పట్టణం రెండు వేల ఇరవై రెండులో జిల్లా పునర్వ్యవస్థీకరణ భాగంలో దీనిలో కొన్ని ప్రాంతాలు కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలలో చేర్చగా గతంలో పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ఈ జిల్లాలో కలిపారు గోదావరి తీరంలో పలు ఆలయాలు ధవళేశ్వరం ఆనకట్ట ధవళేశ్వరంలోని కాటన్ ప్రదర్శనశాల కడియంలోని పూల తోటలు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యాటక ప్రాంతాలైన పాపికొండలు మొదలగు ప్రాంతాల విహారయాత్రలకు జిల్లా రాజధాని రాజమండ్రి ఒక ముఖ్య కేంద్రం సంక్రాంతి పండుగను ముఖ్యంగా మూడు రోజులపాటు జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ పండుగను ఒక వేడుకగా జరుపుకుంటారు జిల్లాలో కొత్త అల్లుళ్ళకు బంధువులకు చక్కని మర్యాదలు చేసే సాంప్రదాయం ఇక్కడ ఉంటుంది గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల కోలాహలం సాంప్రదాయ వస్త్రాలతో నృత్యాలతో పల్లె సీమల సందడిగా ఉంటాయి అంతేకాకుండా ప్రతి గ్రామానికి వారి వారి గ్రామదేవతల పండుగలు కూడా ఉంటాయి